నాకు చాలా ఇష్టమైన ట్రెక్కింగ్ అంటే తిరుపతి ఎందుకంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ స్వామి అంటే మనం అనుకున్నవి అన్నీ పూర్తి చేస్తాడు అంటే మనం ఏమైనా కోరిక ఉంటే అక్కడ అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కుకొని మన మనసులో అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది కాకపోతే మనం కొంచెం కష్టపడాలి దానికోసం అయితే నాకు ఇష్టం ట్రెక్కింగ్ అంటే నాకు స్పెషల్గా ఎందుకు ట్రెక్కింగ్ ఇష్టం తిరుపతి అని చెప్పాను అంటే ఇప్పుడు ఫస్ట్ వికారాబాద్ నుంచి ట్రైన్లో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాము తర్వాత తిరుపతిలో మెయిన్ రైల్వే స్టేషన్ అయితే గు గుట్ట కింద అంటే ఇవి టూ ప్లేసెస్ తిరుమల తిరుపతి అండ్ తిరుపతి

బస్సులలో వెళ్ళాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆప్షన్ మనం మనం ఏమైనా మొక్కు ఉంటే మనము నడుచుకుంటు కూడా వెళ్ళవచ్చు మెట్ల ద్వారా సో తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి అక్కడ కొద్ది సేపు టైమ్ స్పెండ్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక రూమ్ బుక్ చేసుకున్నాము ఆ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత రూమ్లో స్నానము ఇంకా నీట్గా వెళ్ళాలి దేవుడు దగ్గరకి కాబట్టి అండ్ అలా దేవుని దగ్గరకి స్నానం చేసి బట్టలు మంచివి వేసుకుని షర్టు ప్యాంటు వేసుకుని అక్కడి నుంచి త్రూ మెట్ల ద్వారా మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము అయితే దాంట్లో క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే చాలా ఉన్నాయి ఫస్ట్ స్టార్ట్ చే చేసాము అది ఒక లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మొత్తం ఘాట్ రోడ్ అంటే మొత్తం ఇట్లా హిల్స్ హిల్స్లాగ హిల్స్ స్టేషన్లాగ ఉంటుంది అక్కడ మెల్లగా నడుచుకుంటు వెళ్ళాలి కొన్ని కొన్నింటి దగ్గర స్టెప్స్ ఉంటాయి కొన్నింటి దగ్గర ఉండవు రాయి మాత్రమే ఉంటుంది రాయికి స్టెప్స్ చెక్కుతారు కొన్నింటి దగ్గర కొన్నింటి దగ్గర పైప్స్ పట్టుకొని ఎక్కాలి వెళ్తుంటే వెళ్తుంటే ప్రతి రెండు నుంచి మూడు కిలోమీటర్లకి ఒక్కొక్క చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఎలా అంటే ఫస్ట్ ఒక టెంపుల్ గరుత్మంతుడి టెంపుల్ గరుత్మంతుడి టెంపుల్ అంటే మనము ఈగల్ తెలుసు కదా సో ఆ ఈగల్ని దేవుడిలాగా పోలుస్తాము మేము అండ్ అది అయిపోయిన తర్వాత త్రీ కిలోమీటర్స్ ఆర్ టూ కిలోమీటర్స్కి మధ్యలో ఒక హనుమాన్ టెంపుల్ అంటే మంకీస్ తెలుసు కదా ఆ మంకీస్ని మంకీస్ అని కూడా అనవద్దు హనుమాన్ అంతే సో హి ఈస్ ఏ సూపర్ హీరో ఫర్ మీ ఎస్పెషల్లీ ఫర్ మీ సో హనుమాన్ టెంపుల్ ఉంటుంది దాని తర్వాత ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి నాకు అంతగా గుర్తులేవు సో మేము ఫస్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ టూ కిలోమీటర్స్కి మంచిగా షాప్స్ ఉంటాయి సో షాప్స్లలో ఎనర్జీ డ్రింక్స్ లైక్ గ్లూకోవీటా బోల్ట్స్ ఇంకా ఏమేమో చాలా తిన్నాను ఫ్రూట్స్ కూడా ఉంటాయి మనకు వెళ్తుంటే వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో డీర్స్ కనపడతాయి సో మేము వెళ్ళిన ఒక టూ డేస్కి అక్కడ లయన్ లయన్ వచ్చింది అటా లయన్ డీర్ పైన అటాక్ చేసింది అది మేము వెళ్ళిన ఒక టూ డేస్కు అయ్యింది స్టోరీ సో అనుకున్ననేను అది మిస్ అయిపోయానని కాకపోతే చాలా బాగుంటుంది తిరుపతి సో అక్కడ టూ కిలోమీటర్స్ ట్రెక్ చేసిన తర్వాత తిన్నాము మా రిలేటివ్స్తో వెళ్ళాను నేను అండ్ మా అమ్మ నాన్న గారు కూడా వచ్చారు అండ్ అక్కడ నుంచి మెల్లగా ఇంకొంచెం నడుచుకుంటు నడుచుకుంటు అండ్ మా రిలేటివ్స్ కొంచెం వాళ్ళు ఓల్డ్ ఏజ్ కదా సో వాళ్ళకి కొంచెం దమ్ము వస్తుంది సో ఎవ్రీ వన్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నుంచి వన్ కిలోమీటర్కి ఒక్కసారి కూర్చునేవాళ్ళం సో ఈ లెవెన్ కిలోమీటర్స్ ట్రెక్ అలా అలా చేసాము వితిన్ ఒక మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ చేస్తే ట్రైన్ దిగి మొత్తం అంతా మా పనులు అయిపోయాక ఎయిట్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఎయిట్ నుంచి మాకు ఈవినింగ్ ఫైవ్ వరకు అయ్యింది సో మధ్యలో మాకు ఏంటంటే ఈ ట్రెక్కింగ్ చేసేవాళ్ళకి మధ్యలో ఒక టికెట్స్ ఇస్తారు దేవుడి గుడి గుడికి కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళేలాగ ఒక టికెట్స్ ఇస్తారు ఆ టికెట్స్ తీసుకున్నాం మెల్లిగా ట్రెక్కింగ్ అయిపోయింది కొద్దిసేపు ఆగి కొంచెం విశ్రాంతి తీసుకుని తర్వాత అక్కడ తిరుపతిలో అసలు మనం ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు ఎందుకంటే మొత్తం గుడివాళ్ళు మనకు అన్నీ ఇస్తారు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా తినచ్చు సో అలా మేము ఫుడ్డు తిన్నాము ఫుడ్ అంటే ఎక్కువగా ఏమి లేదు పప్పు రైస్ ఇంకా అలా ఆలూ రైస్ అలా వెజ్జు వెజ్జు ఫుడ్ అంతా గుడివాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ గుట్ట మీద నాన్ వెజ్ తినే పర్మిషన్ లేదు తినద్దు కూడా పాపం తగులుతుంది సో అక్కడ మంచిగా విశ్రాంతి తీసుకుని కొంచెం తిని మళ్ళీ గుడి లోపలకి ఎంటర్ అయ్యాము గుడి లోపల ఒక్కో మొత్తం ఒక టెన్ అవర్స్ స్పెండ్ చేసాము ఎందుకంటే అది చాలా పెద్ద గుడి మన ఇండియాలో చాలా పెద్ద గుడి ఎందుకంటే అక్కడ దేవునికి కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది కొన్ని లక్షల కో కోట్ల రూపాయల విలువ గల బంగారం ఉంది అండ్ దేవుడికి డెయిలీ ఒక ఈజీగా ఒక హండ్రెడ్ క్రోర్స్ భక్తులు వేస్తారు హుండీలో హుండీ అంటే భక్తులకి ఏదైనా దేవుడికి కోరిక అడిగిన తరవాత అది నెరవేరితే ఆ హుండీలో డబ్బులు వేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చిన అన్ని అయితే అలా హుండీలో వేసాక ఆ వేసిన డబ్బులు డైలీ ఒక హండ్రెడ్ వస్తాయి ఇంకా తిరుపతిలో ఫేమస్ ఏంటంటే లడ్డు అవి కూడా ఈ మనీతో తయారవుతాయి అండ్ మేము ఒక టెన్ అవర్స్ తర్వాత చాలా కష్టం ఆ టెన్ అవర్స్ కష్టం తర్వాత మాకు ఒక ఒక టెన్ సెకండ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఏంటంటే దేవున్ని చూడడం దేవుడికి మొత్తం తొమ్మిది ద్వారాలు ఉంటాయి ద్వారాలు అంటే డోర్లు గోల్డ్తో చేసిన డోర్లు మొత్తం తిరుపతి గర్భగుడి అంటే మెయిన్ గుడి దేవుడి ఉండే గుడిని మొత్తం గోల్డుతో పరిచే కవర్ చేసారు గర్భగుడిని సో మేము మనము ఫస్ట్ డోర్ నుంచి చూడవచ్చు పంతుల్ పంతులు వాళ్ళు తప్ప వేరే వాళ్ళు లోపలికి వెళ్ళ వెళ్ళని వెళ్ళడానికి రాదు సో పంతులు వాళ్ళే లోపలికి వెళ్తుండే అండ్ ఒక ఎయిట్ ఎయిట్ ద్వారాల నుంచి మేము నైన్ ద్వారాస్ నుంచి చూస్తే దేవుడు చిన్నగా ఒక ల్యాంప్ ల్యాంప్ కూడా కాదు ఒక ఒక గిన్నెలో ఒక ఆయిల్లో బత్ బత్తి పెట్టేసి అక్కడ ఫైర్ పెడతారు సో చిన్న ఒక ల్యాంప్ టైప్లో వ వెలుగుతుంది దాంట్లో ఒక దేవుడు స్టోన్ పైన మంచిగా కనపడతాడు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టెన్ అవర్స్ ఒక ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ అంటే కొంచెం అట్లా మన అన్కంఫర్టెబుల్ స్టేజ్ మొత్తం ఆ టెన్ సెకెండ్స్లో క్లియర్ అయిపోతుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టెన్ సెకెండ్స్ తర్వాత అందరు చూడాలి కాబట్టి మనం కూడా టెన్ సెకెండ్స్లో వెళ్ళిపోవాలి సో అలా మా తిరుపతి ట్రెక్ అయిపోయింది ఇంకా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే అసలు తిరుపతి అంటే ఒక మాకు చాలా ఇష్టమైన ప్లేస్ అది నేణు ఇప్పటికి ఒక టెన్ టైమ్స్ అన్నా విజిట్ చేసాను మా ఇంటి నుంచి అది ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అంత ఇష్టం ఒక టెన్ టైమ్స్ వెళ్ళాను అంటే ఎంత ఇష్టమో మీరే చూసుకోండి ఇది నాకు ఇష్టమైన ట్రెక్ అంతే